నాకు నా యజమాని నుండి నా జీతం ప్రాసెసింగ్ కోసం ఆధార్తో అనుసంధానం చేయించడానికి నోటీస్ వచ్చింది రా వచ్చింది అందుకుగాను నేను ఆధార్తో నా మొబైల్ నెంబర్ని నా అడ్రస్ని నా బయోమెట్రిక్ డీటెయిల్స్ని అన్నిట్నీ కూడా అప్డేట్ చేసి ఆ తర్వాత వాటిని నా జీతం కోసం ప్రాసెసింగ్ కూడా చేయాలని అనుకుంటున్నాను వీటన్నిట్నీ నేను చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది